మా సాంస్కృతిక గుర్తింపునకు సంబంధించిన మూలాలు అంటే ఏం నాడు అంటే పూర్వకాలం కొంతకాలము చెప్పులు కుట్టుకోవడం ఇలాంటివి అలాగే వీధుల్లో ఏదన్నా డప్పు చాటించడము చావు డప్పులని అలాంటి కార్యకలాపాలకు కూడా డప్పులు తీసుకొని ఉన్నటువంటి ముఖ్యంగా మళ్ళీ అలాగే ఒక అలాగే మళ్ళీ ఒక సమాజములో సమాజంపట్ల మాకు ఉన్నటువంటి సంఘ నాయకుడు ఒక ఎంఆర్పీఎస్ అంటే ఒక ఎంఆర్పీఎస్ అంటే ఒక మాదిగ దండోరా సంఘం అనేటువంటిది కూడా ఏబీసీడీ వర్గాల మీద కూడా ఒక ఒక రకమయిన పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు అది ఒక కథన ప్రకారంగా చెప్పచ్చు అంటే అది అలాగే స్ఫూర్తిదాయకమయిన వ్యక్తుల్లో వీళ్ళు కూడా ఒకరని గర్వపడుతున్నాను ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లలో కూడా స్ఫూర్తిదాయకమయిన వ్యక్తులు ఇప్పటికి కూడా